సమాజంలో పంచాయితీ వ్యవస్థ గురించి చెప్పాలి అంటే ప్రజలు తమకు తాముగా ఒక సొంత మనిషిని ఎంచుకొని వారిని తమ పంచాయతీ వ్యవస్థలో ఉంచటానికి పంచాయతీ వ్యవస్థని బాగుపరచడానికి అభివృద్ధి చెయ్యటానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా పంచాయతీ వ్యవస్థ వలన ఒక ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించడానికి చాలా ఉపయోగపడుతుంది ఒక ఆరోగ్యకరమైన జీవనం అంటే స్వచ్ఛమైన త్రాగే నీరు పరిశుభ్రత ప్రకాశవంతమైన రోడ్లు రహదారులు ఏర్పరచుకోవడానికే కాకుండా కొంత ఆరోగ్యకరమైన సౌకర్యాలు కూడా ఏర్పరచుకోడానికి మరియు ప్రాథమిక విద్యను పిల్లల యొక్క భవిష్యత్తులో అందించడానికి అంతేకాకుండా చదువుకుంటున్న పిల్లలని వారు నడిచే మార్గాలని వారు చేరే స్కూళ్ళకు కానీ వెళ్ళే మార్గాలు ఏర్పరచటానికి అన్నీ రకాల సౌకర్యాలను ఏర్పరచటానికి పంచాయతీ వ్యవస్థ ఒక లీడర్ని ఎంచుకోబడుతుంది ఆ లీడర్ ద్వారా ఈ సౌకర్యాలన్నీ కూడా వారి యొక్క పంచాయితీకి ఉపయోగపడే విధంగా పంచాయతీ వ్యవస్థని అభివృద్ధి చేస్తారు